తెలుగు భాష అనేది ఒక గొప్ప భాష కానీ ఈ మధ్యకాలంలో మనం ఉన్న ప్రస్తుత రోజుల్లో తెలుగు భాషకి దానికి ఉన్నంత ప్రాధాన్యత మిగతా వాటికి ఎక్కువ ఇస్తున్నారు తెలుగు భాషకి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఆధునిక ప్రపంచంలో చాలామంది ప్రజలు ఇంగ్లీషు ఆంగ్లంలో మాట్లాడడానికి లేదా హిందీలో మాట్లాడడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అదీ అలా ఉద్యోగరీత్యా అవచ్చు లేదా వారి ఉండే పరిసర ప్రాంతాల వాళ్ళ అలాంటి మా భాష వారు మాట్లాడచ్చు కానీ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో తెలుగు ప్రజలు మొత్తం అందరు కూడా పూర్వం నుంచి మాట్లాడుకుంటు వచ్చే భాష ఏదంటే తెలుగు భాష ఈ మధ్యకాలంలో అది కూడా మన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష అనేది విస్తరిస్తుంది అందులోను ఎంత విస్తరించినప్పటికీ ఎంతో కొంత సవాలు అనేది ఎదుర్కొంటుంది ఎలాగంటే ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారంటే వారు తప్పకుండా వారికి ఆంగ్లము హిందీ అనేది వచ్చి ఉండాలి అని కొంతమంది నియమాలు నిబంధనలు లాంటివి పెడుతున్నారు ఎందుకంటే ఆ ఆంగ్లము హిందీ వచ్చినట్లయితే వారు ప్రతి ఒక్కరితో సంభాషించవచ్చు లేదా ప్రతి ఒక్క సమస్యను తీర్చచ్చు అన్న ఉద్దేశంతో దాన్ని ప్రముఖంగా పెడుతున్నారు కానీ తెలుగు మాట్లాడే వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అనేది నా ఉద్దేశం తెలుగులో మాట్లాడు మాట్లాడడం ఒకటే సరిపోదు మిగతావి కూడా కావాలని వారు అడుగుతున్నారు అది మంచిదే అనుకోండి కాకపోతే తెలుగు ప్రాధాన్యత మాత్రం ఎక్కడా తగ్గనివ్వకూడదు తెలుగు భాష అనేది చాలా పురాతమైన భాష అది నేర్చుకోవడం కూడా చాలా కష్టంగా భావిస్తారని మన ఇతర రాష్ట్రాల వారు కూడా చెప్తారు ఎందుకంటే తెలుగు భాష నేర్చుకోవటం అనేది చాలా కష్టము అంత గొప్ప అంత ప్రాచీనమైన భాష అంత గొప్ప భాష తెలుగు భాష ఈ మధ్యకాలంలో చాలా సవాళ్ళను ఎదుర్కుంటుంది ఇందాక చెప్పినట్లుగా ఉద్యోగరీత్యా అవ్వచ్చు లేదా ప్రాంతాల రీత్యా అవ్వచ్చు ఒక్కొక్క ప్రాంతంలో ముస్లిమ్స్ ఎక్కువ ఉండడం వల్ల

మన ప్రజలందరూ కూడా ఇంగ్లీష్ అనే ఆంగ్లం అనే భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఎందుకంటే ఎక్కడ ఉన్నవారికైనా ఇంగ్లీష్ అనేది ఒక ముఖ్య భాషగా మారిపోయే రోజులు వచ్చాయి అందువల్ల అని తెలుగు భాషను మనం తక్కువ చేయకూడదు తెలుగు భాషకి దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూ ఇతర భాషలను మనం వాడుతు ఉండాలి ఇలా చేస్తే తప్ప మనం తెలుగు భాషకి గౌరవం అనేది దక్కకుండా పోతుంది కాబట్టి మనం తెలుగు భాషలో మాట్లాడుతు మన ఇంట్లో ఉన్న వారి సభ్యులతో కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్న సభ్యులతో కానీ తెలుగు తెలుగులోనే మాట్లాడుతు అవసరం అయినప్పుడు మాత్రమే ఆంగ్లము హిందీ గాని వాడాలని నా ఉద్దేశము మిగతా అన్ని అన్నిచోట్ల కూడా ప్రతి ఒక్కరితోను తెలుగులో మాట్లాడాలి ఎందుకంటే అప్ అప్పుడు మాత్రమే మన తెలుగు అనేది అంతరించిపోకుండా ఉంటుంది ఈ మధ్యకాలంలో అదొక సందేహం ఒకటి వచ్చింది తెలుగు ఎవరు మాట్లాడకపోవడంతో కొన్ని పదాలు అనేవి అంతరించిపోతున్నాయి కనుమరుగైపోతున్నాయి ఇంకా ఇలాంటి జరగకుండా ఉండాలంటే అవసరమైనప్పుడు మాత్రమే ఆంగ్లము లేదా హిందీలో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను మిగతా అన్నీ పరిస్థితుల్లో తెలుగులోనే సంభాషించడానికి నేను మొగ్గు చూపుతాను